హైదరాబాద్ నుండి అమెరికా వెళ్ళాలి అని ఒక విభిన్న ప్రతిభావంతుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయడానికి విమాన ప్రయాణం కోసం ఒక దివ్యాంగుల సీటును అన్ని రకాల వసలతో వసతులతో రిజర్వేషన్ చేయగలరు